మా ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి మేము బ్యాంక్కి మా మా జీవితం తీసుకోవడానికి మరియు ఏదైనా డబ్బులు జమ చెయ్యడానికి వెళ్తూ ఉంటాము కొన్ని కొన్ని సార్లు ఏదైనా హౌస్ లోన్కి కానీ మరి ఏదైనా పర్సనల్ లోన్కి పెట్టుకోవడానికి వాటి వివరాలు తెలుసుకోవడానికి వెళుతూ ఉంటాము మరి కొన్ని సార్లు మావి ఏవైతే నగలున్నాయో అవి లాకర్లో పెట్టుకోవడానికి తీయడాానికి వెళుతూ ఉంటాము మరి కొన్నిసార్లు ఎవరికైనా డబ్బులు జమ చెయ్యాల్సి ఉంటే వాటిని వెయ్యడానికి వెళుతూ ఉంటాము మరి కొన్నిసార్లు మా మా మా అకౌంటు లోని కొంతమొత్త కొంత మొత్తం ఎం డబ్బులు జమ చెయ్యడానికి వెళ్తూ ఉంటాము వాటి వడ్డి వివరాల గురించి తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటాము మరియు కొన్నిసార్లు మా బ్యాంకులో ఏదైనా నగలు పెట్టుకుని నగలు పెట్టుకుని డబ్బులు తీసుకోవడానికి వెళుతూ ఉంటాము వీటన్నిటి కోసం మేము బ్యాంక్కి వెళుతూ ఉంటాము